ఇంటి గోడలపై పెయింటింగ్ వేయటం వల్ల ఇల్లు చాలా అందంగా కనబడుతుంది ఇంటి గోడలకు పెయింటింగ్ వేయటం వల్ల అందంతో పాటు గోడలకు సంరక్షణ చేకూరుతుంది ఇంటి గోడలు అందంతో పాటు సంరక్షణ చేకూరుతుంది కాబట్టి ఇంటికి పె పెయింటింగ్ వేయటం చాలా అవసరం ఇంటి పెయింటింగ్ వేయటం వల్ల ఎంతోమంది వృత్తికారులకు వృత్తి చేకూరుతుంది ఇంటి పెయింటింగ్ వేయటం వల్ల ఎంతోమంది వృత్తులకు జాబు దొరుకుతుంది ఎంతోమంది పెయింటింగ్ క వేసే వాళ్ళకి చేతి పని వృత్తులకు ఎంతోవరకు ఉపాధి కలుగుతుంది ఇంటి గోడలకు పెయింటింగ్ చాలా అవసరం ఇంటి గోడలపై ఎటువంటి దుమ్ము దూని పడకుండా ఆ యొక్క పెయింటింగ్ సంరక్షిస్తుంది క్రిమి కీటకాలు అటువంటి ఏవి ఇంటికి ధరి చేరవు ఇంటికి పెయింటింగ్ చాలా అవసరం పనిచేసుకునే వాళ్ళకి వాళ్ళకి అన్నం పెడుతుంది